నేను పెయింటింగ్ వెేయాలని అనుకుంటే సాధారణంగా నా ఆసక్తి ఆసక్తులు ప్రేరణలు మరియు మనోభావాలు ఆధారంగా ఎంచుకుంటాను కొన్ని సందర్భాలలో ప్రకృతి అనేది ఒక ముఖ్యమైన ప్రేర ప్రేరణగా ఉంటుంది సూర్యోదయం మబ్బులు వాతావరణం వర్షం నెమ్మది మార్పులు ఇది నా మేదస్సులో అందమైన విజువల్స్ను సృష్టిస్తుంది వాటిని పెయింటింగ్ ద్వారా వక్ వ్యక్తీకరించడానికి ప్రేరణగా పనిచేస్తుంది మరోవైపు ప్రతీ దినం జీవితానికి సంబంధించిన అంశాలు కూడా నాకు ఇష్టమైనవి ఉదాహరణకు వ్యక్తిగత అనుభవాలు ఫోటోలు లేదా చుట్టు ఉన్న దృశ్యాలు నాకు గీయడానికి స్ఫూర్తిని ఇస్తాయి గీయడానికి స్పష్టమైన అంశం లేదా దృశ్యం ఎంచుకుంటున్నప్పుడు అది నాకు భావోద్గే భావోద్వేగం లేదా కళలు రేఖ రేక్కెతించడానికి ఉండాలి మరింత ఎప్పుడు కొత్త విషయాలను ప్రయత్నించడానికి నేను ఆసక్తిగా ఉంటాను కొత్త ఆర్ఫ్ స్టైల్స్ రంగులు ప్యాలెట్లు లేదా మాధ్యమాలను ఉపయోగించి నా అభిరుచిని విస్తరించాలి అనుకుంటున్నాను ఈ విధంగా పెయింటింగ్ వేయడం అనేది నాకు అనుభవాలు మరియు సృజనాత్మకతతో కూడిన ఒక పద్ధతిగా ఉంటుంది